మన భారతదేశంలో చాలా రకాలైనటువంటి వినోద కార్యక్రమాలు జరిగే స్థలాలు క్రికెట్లు క్రీడలు జరిగే స్థలాలు కూడా ఉన్నాయి అందులో చెప్పుకో తగ్గది నరేంద్ర మోడీ స్టేడియం అనేది గుజరాత్లో ఉంటుంది ఇందులో ఒక లక్షా యాభై మంది ప్రేక్షకులు ఒకేసారి కూర్చొని క్రికెట్ అనేది ఆస్వాదించవచ్చు అలాగే మన హైదరాబాద్లోనే రాజీవ్ గాంధీ స్టేడియం అనేది ఉంటుంది ఉప్పల్లో అది కూడా ఒక యాభై ఐదు వేల మంది వరకు పడుతూ ఉంటారు ఇందులో క్రికెట్ ఇంకా మొదలగు క్రీడలు కూడా జరుగుతూ ఉంటాయి ఇందులోనే చెప్పాలంటే ఇంకా మన డ్యాన్సింగ్ ప్రోగ్రాములు ఇంకా టీవీకి సంబంధించినటువంటి ఆడిటేజ్ ఆడిటోరియం అంటే భరతనాట్యం ఇలాంటివి ఈ స్టేడియంకి సంబంధించి ఇచ్చేవారు అరణ్య కొత్తగా అరంగేట్రం చేసేవారు ఇలాంటివన్నీ కలిపి మనకి నాంపల్లిలో ఉండే ఇందిరా ప్రియదర్శిని అలాంటి స్టేడియంలో జరుగుతూ ఉంటాయి అలాగే ఇంకా రవీంద్ర భారతి అలాంటి వాటిలో కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా సినిమాలకి సంబంధించి అయితే పివిఆర్ స్క్రీన్స్ అనేది ఇండియాలో చాలా అతిపెద్ద స్క్రీన్స్ ఇవి అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయి ఇందులో మూవీస్ చూడా చూడాలంటే ముందుగా బుక్ టికెట్లు అనేవి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో చూడడం కూడా చాలా బాగుంటుంది అలాగే స్టూడియోలు అనేవి రామోజీరావు స్టూడియో ఇంకా చాలా మంచి మంచి స్టూడియోలు అనేవి హైదరాబాద్లో ఉంటాయి